మేము శ్రీ సందడి కార్స్ నుంచి మాట్లాడుతున్నాము చెప్పండి మీకు ఎలా సహాయ పడగలము మరేం పర్లేదు అండి మీరు సరైన చోటుకే వచ్చారు నేను ఇప్పుడే చూసి చెప్తాను మీకు ఇదిగోండి మీ కారు చెప్పాలి అంటే చాలా పాతది అండి ఎన్ని సంవత్సరాలు అయ్యింది అండి ఇది కొని ఏమండి కారుకి మామూలుగా అంటే దానికి సర్టిఫికేట్ ఏమైనా చేయించిన పదిహేను సంవత్సరాలు ఉంటుంది అండి కానీ ఇది ఏదో ఈమధ్య కాలంలో ఏ కారు పది సంవత్సరాలకు మించి రావడం లేదు మీరు పన్నెండు సంవత్సరాలు వాడేసారు ఈ కారు మీరు వదిలేయండి దీన్ని ఇచ్చేసి ఎక్స్ఛేంజ్లో ఇంకొ క్రొత్త కారు కొనుక్కోవచ్చు మీరు ఏమైనా చూస్తారా అంటే ఇది మీరు బాగు చేసుకున్నా మళ్ళీ సంవత్సరంలో ఏదో ఒక మీకు ఇబ్బంది వస్తుంటుందండి ఆ ఇబ్బంది రావడం వల్ల మళ్ళీ మీరు ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నా మీరు ఏదైనా ప్లాన్ పని చేస్తున్నప్పుడు సడన్గా మీకు ఏదో ఒక అంతరాయం కలిగిస్తూ ఉంటుంది మీ పనులన్నీ ఆగిపోతుంటాయి అందుకనే నేను నా సలహా ఏందంటే ఈ కారు మీరు ఇక్కడ మాకు రిటర్న్ ఇచ్చేసేయండి బదులుగా మీరు దీనికి కొంత అమౌంట్ కొంత డబ్బు ఇస్తాము మీరు ఆ డబ్బుతో పాటు ఇంకొంత జోడించి క్రొత్త కారు కొనుక్కోండి మీరు పన్నెండు సంవత్సరాలు అంటున్నారు మళ్ళీ పైగా ఈ కార్ ఇప్పుడు ఏమీ పని చేయట్లేదు సో మీకు ఒక రెండు లక్షల నుంచి మూడు లక్షలు ఇస్తాము అండి మూడు లక్షలా సరేనండి మీరు ఇప్పుడు ఇంకా ఏ కారు కొనుక్కోవాలి అనుకుంటున్నారో చూడండి మా దగ్గర మహేంద్ర కార్లు ఉన్నాయి హుండాయ్ కార్లు ఉన్నాయి హోండా ఉన్నాయి ఇంకా మీకు మంచి మర్సిడీస్ లాంటి లగ్జరీస్ మోడల్స్ కావాలన్నా కూడా అవి ఉన్నాయి అండి మీకు ఎటువంటి కార్లు కావాలి ఎనిమిది లక్షలు అంటే మీకు మారుతి సుజుకీవి స్విఫ్ట్ డిజైర్ అనేసి ఒక మోడల్ ఉందండి ఇప్పుడు లేటెస్ట్గా అది ఒక క్రొత్త ఇంప్రూవ్ ఒక మంచి మార్పుతో ఒక క్రొత్త మోడల్ని ఆ కంపెనీ వాళ్ళు ప్రవేశం పెట్టారు అది చాలామంది కొనుగోలు చేస్తున్నారు మీరు ఒకసారి చూడండి ఆ వాహనం అక్కడే ఉంది అవునండి ఇదే అండి మీ దీంట్లో మళ్ళీ వేరే రంగు కావాలన్నా వస్తుంది అండి తెల్ల రంగు ఉందండి తెల్ల రంగు ఉంది నలుపు ఉంది నీలం రంగు కావాలన్నా అది ఉంది పచ్చ రంగు కూడా ఉంది మీకు ఏ రంగు కావాలన్నా ఆ రంగు వస్తుంది అండి తెల్ల రంగు అంటే వస్తుంది అండి మేము షో రూమ్ లోపల ఉంటే పెట్టాము తీసుకొస్తాము అండి

ఇది తొమ్మిది లక్షలకు మించి తగ్గదండి మీరు ఎనిమిదైనా మరి మూడు ఇస్తున్నాము కాబట్టి ఇంకా మీరు తొమ్మిది లక్షలకు మించి తగ్గదండి ఈ వాహనం ఇది చాలా మంది కొనుగోలు చేస్తున్నారు చాలా మంది కావాలి అనుకుంటున్నారు సో తొమ్మిదికి మించి తగ్గించాలి అంటే మళ్ళీ మాకు అది మేము మేం మా తరపు నుంచి ఇంకా ఎక్స్ట్రా డబ్బు పెట్టుకోవాల్సి వస్తుంది అలానే అండి ఇంకో కార్ అంటే ఇదిగోండి చూడండి మీరు మహీంద్రా అంటే మీరు ఎనిమిది లక్షలు అంటే కష్టం అండి మహీం పోనీ ఇంకో మూడు లక్షలు మీరు ఫైనల్ అంటే ఎనిమిది ఇంకో మూడు లక్షలు జోడించుకుని పదకొండు పన్నెండు అంటే మహీంద్రావి కొన్ని మంచి కార్లు వస్తాయి అండి మహీంద్రావి ఎక్స్ఛేంజ్ ఆఫర్లు ఎలాగో మీరు ఇప్పుడు మూడు లక్షలు అంటున్నారు కాబట్టి ఎక్స్యువి కానీ ఇది ఏదైనా ఏవైనా చూడండి మీ ఇష్టం మహేంద్ర కావాలి అంటే మహేంద్ర ఉంది లేదంటే హోం హోండా కార్లు ఉన్నాయి అండి అలానే అండి మీరు ఎప్పుడు వీలైతే అప్పుడు రండి మీకు ఈ పాత కారు ఒకవేళ అమ్మాలి అనుకుంటే మూడు లక్షలు వస్తాయి అండి మరీ ఇంకా మీరు మరీ అంటే నాలుగు లక్షల వరకు తీసుకెళ్ళగలము అండి మమ్మల్ని సంప్రదించినందుకు ధన్యవాదం అండి మీకు ఎటువంటి సందేశ సంకోచాలు ఉన్నా మళ్ళీ మమ్మల్ని సంప్రదించవచ్చు